నమస్కారం అండి నేను మీ ఏజెన్సీ నుండి ఒక ట్యాక్సీని బుక్ చేసుకున్నాను అడ్వాన్స్ డబ్బు పే చేసి నేను ట్యాక్సీ అనేది బుక్ చేసుకున్నాను కాకపోతే నేను ఒక కారణం చేత ఆ ట్యాక్సీని రద్దు చేయాలి అని అనుకుంటున్నాను ట్యాక్సీకి నేను పే చేసినటువంటి డబ్బుని వాపసు కోరుకుంటున్నాను నేను ఒక కారణం చేత రద్దు చేయవా చేయాల్సి వచ్చింది ఆ కారణం ఏమిటంటే నేను వేరే చోటకి అర్జెంటుగా వెళ్ళవలసి ఉంది అందుచేత నేను టాక్సీని రద్దు చేసుకుంటున్నాను నేను పే చేసినటువంటి అడ్వాన్స్ డబ్బు అనేది నాలుగు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయలు మీరు నా పేటీఎం లేదా ఫోన్ పే లేదా గూగుల్ పే అకౌంట్కి డబ్బుని వాపసు చేయమని కోరుకుంటున్నాను లేదు నా బ్యాంక్ అకౌంట్కి కూడా డబ్బుని వాపసు చేయమని కోరుకుంటున్నాను